హలో రమ్య గారేనా అండి మేడం నేను ఇలాగా ప్రైవేట్ సూరిబాబు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సెక్రటరీ గారిని మాట్లాడుతున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు ఇలాగా మీ అటెండెన్స్ చూశానండి ఎర్లీ షిఫ్ట్గా రావట్లేదు తొందరగా రావట్లేదు అని చెప్పేసి మీది లేట్ షెడ్యూల్ ఉంది మీరు ఈ పదిహేను రోజులు మీ షెడ్యూల్ ఇలాగే ఉంది ఏమన్నా సమస్యా అండి మీది ఎంత దూరం నుంచి వస్తున్నారు మీరు ఏ ఊరండి మీది

మీరు అక్కడ రాజమండ్రిలో ఏ టైమ్కి బయలుదేరుతారు అండి మీరు

ఎయిట్ అవుతుందండి రెండు గంటలు జర్నీ మీరు అక్కడ కాంప్లెక్స్లో ఏ టైమ్కి ఏ టైమ్ బస్సు దొరుకుతుంది మీకు అక్కడ మీరు ఏ బస్సు ఎక్కుతారు అక్కడికి ఓకే అం ఓకే అండి అయితే మరి ఇలాగే మీరు ఇలా లేట్గా వస్తుంటే మీకు షెడ్యూల్లో చూపిస్తుంది అని పై అధికారులు ఏమో నన్ను అడుగుతున్నారు ఇలా లేటుగా వస్తున్నారు ఎందుకు మీరు అడగట్లేదా అని నన్ను అడుగుతున్నారు అంటే మీ ప్రాబ్లం మీరు చెప్పుకుంటున్నారు కానీ అలాగే మీకు మీరు ఎన్ని గంటలు లేటుగా వస్తే అన్ని గంటలు మామూలుగా సాలరీ కట్ అయిపోతూ ఉంటుంది కాని గంట గంటకి మీ సాలరీ కట్ అయిపోతూ ఉంటుంది ఆ గంట మీకు మేము అయితే మీకు ఎంత సాలరీ మీకు ఎంత అయితే మేము సాలరీ ఇస్తున్నామో అంత సాలరీ కట్ అయిపోతుంది మరి పదిహేను మీరు పదిహేను రోజులు అంటే వా నెలలో పదిహేను రోజులు లేటుగా వచ్చారంటే ఇంకా పదిహేను రోజులు మరి ఇంకా మీకు తక్కువ వస్తుంది కదా సాలరీ అంటే మేము ఇలాగా ఈసారి మీరు ఎంతమంది వస్తారండి అక్కడ నుంచి ఇరవై ఆరు మంది వస్తారు అందరు కలిపి ఒకసారే వస్తారు సరే అండి నేను మన పై అధికారులతో మాట్లాడి నేను మీక్ మనకి బస్ గట్ర ఏమన్నా అరెంజ్ చేస్తాను అక్కడి నుంచి మీరు కరెక్ట్గా మీకు ఎనిమిది గంటలకు వచ్చేస్తారు కాబట్టి నేను తొమ్మిది ఆ టైమ్కి నేను అడుగుతానండి మీకు మీరు ఇక్కడికి రావడానికి మీరు పదకొండు గంట్ల మీకు పది నలభై ఐదుకు కాదండి మీకు మీ డ్యూటీ టైము సరేనండి నేను పై అధికారులతో మాట్లాడి మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామండి మేము కానీ మీరు మాత్రం ఈ పదిహేను రోజులైనా కొంచెం తొందరగా వచ్చేలా చూసుకోండి నేను వచ్చే నెల నుంచి ఏదైనా మీకు ఏదన్నా నా వాళ్ళకి చెప్పి నేను ఫై అధికారులతో చెప్పి ఏదో ఒకటి ఆరెంజ్ చేస్తాను నేను ఓకే మ్యామ్ మీరు ఇలా ఇలా లేట్ అవుతుంది అని చెప్పి నాకొక లెటర్ రాసి ఇవ్వండి మీరు ఎంతమంది వస్తున్నారు మీరు ఇరవై మంది వస్తున్నారా పదిహేను మంది వస్తున్నారో మీ అందరూ కలిసి నాకు ఒక చిరునామాతో నాకు ఒక లెటర్ ఇచ్చారంటే నేను నా పై అధికారులకు పంపిస్తాను అది ఓకే